ఆవు పేడను నీటిలో కలిపి చల్లడం వెనుక ఉన్న కారణం ఏంటి అంటే ఆవుపేడ ఆంటి బయాటిక్ అని ఆవు పేడ లక్ష్మీదేవి అని ఇక్కడున్న వాళ్ళు నమ్ముతారు అందువల్ల అది గడపలో చల్లి వాకిట్లో చల్లుకున్నా ఎలాంటి నాసిరకమైన క్రిములు కానీ

బ్యాక్టీరియా కానీ ఏమీ దరి చ ద దరి చేరవని అని అందరూ నమ్ముతారు ఆవు పేడ లక్ష్మి దేవితో పోలుస్తారు కాబట్టి ఆవుపేడను వాకిట్లో చల్లుకుంటారు అవును అండి అవును